నేను కాలేజ్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కలిపి మేము కూర్గ్లోని మడికేరి ట్రిప్కి వెళ్ళాం అక్కడ ట్రెక్కింగ్ చేసాం మేము పైకంటా వెళ్ళినప్పుడు చాలా పైన చాలా అందంగానూ చాలా ఆకర్షణీయంగాను చూడటానికి ఎంతో అందంగాను కనిపించింది మేఘాలలో కింద నుంచి మా కింద నుంచి వెళ్ళడంతో మేఘాలు పైన కంటా మేము పైకెక్కాం అంత హైట్లో కొండ ఉన్నది అది ఎక్కడానికి మేము చాలా కష్టపడ్డాం చాలా అంటే చాలా రాళ్ళనీ అటు ఇటు ఉన్నాయి కానీ మేము జాగ్రత్తగా ఫ్రెండ్స్ ఒకళ్ళనొకళ్ళు సహాయంతో చాలా పైకెక్కాం చా ఒక చోట అయితే మేము చాలా అక్కడ సన్నగా ఉన్నది దాని పైకెక్కాలంటే చాలా కష్టం అనిపించింది ఒకవేళ కాలు జారి కింద కింద పడిపోయాం అంటే అక్కడ దగ్గర్లో హాస్పిటళ్ళు కూడా లేవు మేము చాలా జాగ్రత్తగా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకుంటూ మెల్లగా అక్కడ మడికేరిలో ఉన్న అక్కడ ట్రెక్కింగ్ ప్లేస్ని ఎక్కాం మేము పైకి ఎక్కగానే వచ్చిన మేమెంత కష్టపడొచ్చాం ఎంత ఎలా భయాన్ని అధిగమించాం అయన్నీ మర్చిపోయి అక్కడ చాలా సేపు అక్కడ చాలా ఫోటోలు దిగి అక్కడ చాలా ఆనందంగా గడిపాం ఇలాగా కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో కలిపి ట్రిప్ని వెళ్ళినప్పుడు చాలా ఆనందించాం అక్కడ ఆ వాటర్ ఫాల్స్ సైడున ఎంతో ఆనందంగా చూడటానికి చాలా అదే స్టార్టింగ్ పాయింట్ అనమాట ఆ స్టార్టింగ్ పాయింట్ కావడంతో వాటర్ అక్కడ ఒక లేక్లాగా ఉండి అక్కడ అక్కడి నుంచి కిందకి ఫ్లో అవుతున్నప్పుడు చాలా బాగుంది ఏదో నయాగరా ఫాల్స్ అంత పెద్దగా కాకపోయినా చిన్న వాటర్ ఫాల్స్ అయినా ఎంతో ఎంజాయ్ చేసాం పైన మేము అక్కడ